నష్టాలను తగ్గించడానికి ఖర్చులను అప్టిమైజ్ చెయ్యడానికి మరియు నగదు ప్రవాహాన్ని మెరుగుపరచడం ద్వారా ఖర్చులను నియంత్రించాను లీన్ సూత్రాలను ఉపయోగించి ఉత్పత్తులు వైవిధ్యపరిచ పరిచాను మరియు కార్యకలాపాలను క్రమబ క్రమబద్ధీకరించాను మెరుగైన నిర్ణయం తీసుకోవడం కోసం డేటాను ఉపయోగించాను మరియు ఉద్యోగి శిక్షణలో పెట్టుబడిని పెట్టాను సంభవ్య ప్రమాదాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక ఘనమైన రిస్క్ మేనేజ్మెంట్ ప్రణాళికను అభివృద్ధి చేశాను